లావు ఎక్కాలంటే పాలు బాగా పాలు తాగాలి గుడ్లు తినాలి పళ్ళు తినాలి మూడు పూటల తిండి తినాలి పోషక పోషకాలు ఉండే బాగా మంచి తిండి బాగా తింటే లావు రాడానికి ఇవన్నీ పక్కన పెడితే మనిషి కూడా సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉన్నపుడు ఏంటంటేఆ మనిషి లావెక్కడానికి కొంచెం అన్ని సహకరిస్తాయి శరీరంలో ఉండే అవయవాలు అన్నీ సంతోషకరంగా ఉన్నప్పుడు వాటిని బాగా సంతోషంగా సహకరించడానికి అవకాశం ఉంటుంది పాలు పళ్లు మంచి చే బాగా మంచి ఆహారం మూడు పూటల తిని బలంగా ఉండే ఆహారం తీసుకుని వాటిల్ని కాని మూడు పూటల కాని తిని ఇది చేసుకుంటే లావు రావాలనుకుంటే వచ్చే శరీరంలాగా అన్ని సౌకర్యాలు లావు వచ్చే సౌకర్యాలు అన్నీ ఉన్నాయంటే దానంతట అదే లావు అవుతుంది ఈ తిండికి తగ్గట్టు అవి కూడా అట్లాగే వస్తాయి వచ్చినప్పుడు మనము ఏది ఆలోచిచ్చకుండా మంచి ఇదిలో ఉండి ఇది చేసుకోడానికి బాగానే ఉంటుంది